మీరు షేర్ మార్కెట్ గురించి తెలుసా అవును అయితే హెచ్చుతగ్గులు ప్రస్తుత మార్కెట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి డిజిటల్ యాప్లు భారతదేశంలో వ్యాపారాన్ని ఎలా మార్చాయి ఇది ప్రమాదకరమని మీరు అనుకుంటున్నారా షేర్ మార్కెట్ గురించి నాకు అంతగా తెలియదు డిజిటల్ యాప్లో అయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఆమెజాన్ కానీ మీషో అన్న యాప్ కానీ నైకా ఇలాంటి ఆడవాళ్ళ బట్టలు కానీ జనరల్గా ఇలాంటి యాప్స్ కానీ బిజినెస్స్ని వ్యాపారాన్ని చాలా పెంచాయి మనకి సోషల్ మీడియా కానీ డిజిటల్ యాప్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం మన ఫోన్ అనే టెక్నాలజీ ఫోన్లో టెక్నాలజీ కానీ ఇంప్రూవ్ అయిన డెవలప్ అయిన టైం నుంచి మనకి అంటే మన వ్యాపారం అనేది చాలా చాలా ఎత్తులు పెరిగాయి ఆమెజాన్లో మనకి అమెజాన్లో అర్థము ఏ టు జెడ్ అనమాట అంటే మనకి బట్టల నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్లు మనకి ఏమైనా కానీ తక్కువ ధరలో దొరుకుతాయి అలాగే ఆఫర్స్ కూడా సేల్స్ కూడా ఉన్నప్పుడు మనకి ధరలు అప్పుడప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ట్వెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ధరలు అనేవి తగ్గుతుంటాయి అప్పుడు మనకి వంద రూపాయలకి దొరికే ఒక ఐటమ్ అప్పుడప్పుడు థర్టీ రూపీస్కి ట్వెంటీ రూపీస్కి కూడా దొరకవచ్చు ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనేటి అనేవి చాలా ఇవి చాలా బట్టల్ షాపింగ్ చేసే యాప్సు తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు అందరూ రీల్స్ చేసి దాంట్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు తర్వాత వేరే ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళకి డీల్స్ ఇచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు రీసెంట్గా వచ్చిన ఈ మీషో యాప్లో కొంచెం డబ్బు కొంచెం అప్పుడప్పుడు మనకి రాంగ్ ప్రాడక్ట్స్ వస్తుంటాయి కానీ మీషో కూడా చాలా డబ్బులు సంపా మీషో వాళ్ళు కూడా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు అలాగే డిజిటల్ డిజిటల్ యాప్స్ అంటే ఇంకా ఫుడ్ యాప్స్ అనగా స్విగ్గీ తర్వాత జొమాటో అనేవి చాలా పాపులర్ పాపులర్ అయ్యాయి మనం వండుకోలేని పరిస్థితిలో ఉన్నా లేకపోతే మనం వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నా స్విగ్గీ అనే వాళ్ళు మనకి థ థర్టీ ఫార్టీ మినిట్స్లో మనకి ఫుడ్ అనేది మనం ఏమైతే ఆర్డర్ చేసామో అది తెచ్చిస్తారు ఇప్పుడు అలాగే ఇన్ ఇన్స్టామార్ట్ అంటే స్విగ్గీలోనే మనము కూరగాయలు గుడ్లు ఇలాంటి కూ కిరాణా షా షాప్లో కొనవచ్చు కొన్నట్టు మనం కొనుక్కోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు ఓలా రాపిడో ఉబెర్ అనే ఇలాంటి అవి కూడా మనకి చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్గా అవుతాయి అనమాట బండిలో బండిలో మనము మనము ట్రావెల్ చేయడానికి కష్టమైనప్పుడు మనకు ఆటోలు దొరకనప్పుడు ఓలా యాప్ ఓ ఓ ఓలా ఉబెర్ రాపిడో ఇవన్నీ మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా అవుతుంది ఇందులో మనకి ప్రమాదకరం అనేది చాలా ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా మనల్ని హ్యాక్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో ఏదైనా అమ్ముతున్నాము అన్నప్పుడు లేదా హ్యాక్ చేస్తే మన అడ్రస్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకి తెలిసిపోతాయి అలాగే కొన్నిసార్లు ఫ్రాడ్ అనేది జరుగుతుంటుంది ఎలాగ అంటే ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ తీసుకొని దాన్ని పడేసినప్పుడు మనుషులు ఏంటంటే దాంట్లో వేరేవి పెట్టి దాని ఈ రిటర్న్కి ఇచ్చేసి డబ్బులు తీసుకోవడం కానీ లేదా ఫోన్ చేసి మీరు డబ్బులు కట్టలేదని చెప్పడం కానీ ఎస్ ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని అమెజాన్ ప్యాకెజెస్ కానీ ఇలా ఏమన్నా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి పడేసిన డబ్బాలు తీసుకొని మీరు డబ్బులు కట్టలేదండి అని చెప్తూ ఉంటారు అనమాట అలాగా ఓ ముసలి వాళ్ళకి చాలా దెబ్బ తింటూ ఉంటారు డబ్బులు ఇవ్వమని ఫోన్ చేస్తుంటారు అలాగే అప్పుడప్పుడు కొన్ని ఫేక్ సైట్స్ అనేవి ఓపెన్ చేసి అప్పుడప్పుడు వాడిన బట్టలు వాడిన సామాన్లు డబ్బాలో కట్టేసి మనం ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి పంపిస్తూ ఉంటారు అనమాట అలా మనుషులతో చాలా డబ్బులు కట్టించేసుకుని మళ్ళీఫేక్ ఐటమ్స్ రావడం విరిగిపోయిన ఐటమ్స్ రావడము ఎన్నిసార్లు ఫోన్ చేసినా తె రిటర్న్ చేయలేం ఎందుకంటే మనుషులని వాళ్ళు తక్కువ ధర ఉంది అని వాళ్ళు టార్గెట్ చేసి లాస్ట్కి విరిగిపోయిన సామాన్లు వాడిన దుస్తులు వాడిన బ్రష్లు వాడిన టూత్ప్లేస్ట్లు వాళ్ళు పంపిస్తుంటారు అనమాట సో దానివల్ల వాళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది డిజిటల్ యాప్స్తో రో మనకి వ్యాపారం పెరిగినా దాంట్లో చాలా ప్రమాదాలు ప్రమాదాలు ఉన్నాయి మనకి అది ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు ప్రమాదాలని మనము చే దొరికించుకొని వాటిని మనము మార్చుకోవచ్చు కానీ మనము ఆపలేము అనమాట సో నేనైతే డిజిటల్ యాప్స్ రావడం వల్ల మనకి ప్రమాదకరమే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కడన్నా వెళ్ళి మన చేతులతో ముట్టి మనము చూసుకొని కొన్నప్పుడు మనకి సాటిస్ఫ్యాక్షన్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఒక బట్టలు ఒక ఒక డ్రెస్ ఆర్డర్ చేసాము అనుకోండి ఆ డ్రెస్ మనకి పట్టకపోవచ్చు లేదా చిరిగిపోయి ఉండవచ్చు అది మనకి వచ్చేవరకు అర్థం కాదు అదే మనము ఒక షాపులో నుంచి కొన్నప్పుడు దాన్ని మనం వేసుకుని చూసి అది మనకి మంచిగా ఉందా లేదా అని మనం తెలుసుకుని వేసుకోవచ్చు అందుకే డిజిటల్ యాప్స్ అనేది ఆ ఇంటరాక్షన్ అనేది తీసేసాయి అనమాట అందుకే మనకి డిజిటల్ యాప్స్ కొంచెం ప్రమాదం పె కొంచెం ప్రమాదకరమనే చెప్పవచ్చు